చెప్పండి అవునండి చెప్పండి ఫోర్ హండ్రెడ్ కేజీస్ అంటే అంటే మీకు మేము ఆర్డర్ వైస్ చేస్తాం అండి మీకు ఎప్పుడు కావాలి ఏంటి ఏమి ఫంక్షన్కో చెప్తే రేట్ మాట్లాడుకుందాం అండి

ఇప్పుడు ఒక కిలో మటన్ ఒక ఎంత నలుగురికి వేసుకో అబ్బా కిలో నలుగురికి వేసుకుంటే ఆ లెక్కన చూసుకోరాదు నేను లెక్క వేసి చెప్పాలంటే కష్టం అవుతుంది కానీ ఫోర్ నంబర్స్

అంతే హండ్రెడ్ కీజీస్ ఫార్టీ మెంబెర్స్ తింటారు అండి హండ్రెడ్ కేజీస్ ఫార్టీ మెంబెర్స్ అంటే ఇక అది మీరే చూసుకోవాలి ఏంది ఎంత అవుద్దని హండ్రెడ్ కేజీ ఫార్టీ ఫార్టీ కేజీస్ హండ్రెడ్ మెంబెర్స్ తింటారు

అంతే అంతే ఎక్కడ అండి ఎక్కడ మీది ఎక్కడ ఏరియా మీ చెన్నూరు దగ్గర ఎటు అటు నిర్మల్ డిస్ట్రిక్ట్ కదా తెలుసండి ఓకే ఓకే ఓకే ఓకే ఏమి అంత ఏమి చెప్తాం కానీ వేసుకోవచ్చు ఒక ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఒక త్రీ ఫిఫ్టీ అయితే చాలు అది బాగా ఓ అట్లయితే ఫోర్ హండ్రెడు ఫోర్ ఫిఫ్టీ వేసిన తప్పులేదు వేయచ్చు ఎంత అయిన వేయచ్చు

నేను ముందే చెప్తున్న అంటే ఇప్పుడు మాకు చెప్తున్న క్వింటల్ మీద ఐదు వందలు ఎక్కువ తీసుకుంటాం ఎక్సట్రా అంటే ఇప్పుడు ఫోర్ కలిపి ఓ రెండు వేలు అంటే మీకు డిస్కౌంట్ కొంచెం పోను పదిహేను వందలు ఇస్తాను మరి అది నీ ఓపికి ఇక మా ఉన్న రేటు చెప్తున్న మరి పనిచేసే వాళ్ళంటే మా షాపులో ఉన్నాడు కాసీఫ్ అని ఒక మంచి క్యాండెట్ ఉన్నాడు మస్తు హైలైటు మీకు అఫీషియల్స్ అయిన ఏమైన అది మేమ్ చూసుకుంటాం అండి అది మా మాది అది లెక్క అది నేను చూసుకుంటాను బాబాయ్ అది నీకు ఎందుకు నీకు డోకా లేదు భరోసా పెట్టుకో నువ్వ్ నువ్వు నా మీద నేను చూసుకుంటున్నాను అన్నగా నేను చెప్పిన కదా అది అది మీరు మీరు నమ్మీ ఇచ్చిన అంటే అది నేను చూసుకుంటాను బాబాయ్ అది నా బాధ్యత ఓకే మీరు ఏమిపెద్ద ఓకేనా

కే ఓకే బాబాయ్ నేను నిన్న ఓకే మీరు మరి ఎన్ని రోజులలో కావాలో చెప్తే ఓకే ఓకే అన్న నేను చూసుకుంటాను నాకు ఏంటంటే మూడు రోజుల ముందు చెప్తే అడ్వాన్స్ ఎంత పది పది వేలు ఇవ్వలా ఏ అడ్వాన్సు అంత ఎందుకు బాబాయ్ మీరు అయినాక మీకు నమ్మకం ఎందుకు పది వేలు ఇచ్చిన నేను తీసుకుంటాను కానీ మీరు మాట పోగొట్టుకోకుండా ఇవ్వండి చేయండి వన్ ల్యాక్ నా అకౌంటీకి ట్రాన్స్ఫర్ చేయండి వన్ ల్యాక్ ఏదో ఓకే ఓకే అండి